హలో అవునండి నమస్తే అండీ చెప్పండి ఎవరు మీకు చెప్పండి అవునండి ఓకే మీరు ఎక్కడ నుంచి వస్తారండి అయితే హైదరాబాదు రైల్వే స్టేషన్ దగ్గర మీరు దిగుతారు కదండి అక్కడ్నుంచి మీకు క్యాబ్ బుక్ చేస్తాం కారైతే కారు ఆటో అయితే ఆటో మీకు ఏది కావాలి క్యాబా కా కారా ఆ అయితే కార్ అయితే మీకు కార్ అక్కడ పంపిస్తామండీ అక్కడ్నుంచి మీకు కూడా పైడి తల్లి అమ్మ గుడి దగ్గర్లోని మీకు ఒక హోటల్ అనేది బుక్ చేస్తాం అందులో మీరుంటారు అక్కడ్నించి మీకు ఆ టెంపుల్కన్ని తీసుకెళ్తామండి ఆ కార్లోనే అక్కడ టెంపుల్ అంత మీకు చూ చూసిన తరువాత దర్శనం అయిపోయిన తరువాత మీకు జాతర్లో తిప్పుతామండి అక్కడ కోట గంట స్థంభం అవన్నీ చూపిస్తాము ఇక్కడ కోట ఒకటుందండి గంట స్థంభం రాంనారాయణ టెంపుల్ ఉందండి

రామ తీర్థాలు కూడా దగ్గరే మిమల్ని రామ తీర్థాలు కూడా తీసుకెళ్తాము మీరు త్రీ డేస్ ఉంటున్నారుకదా అన్ని మేమె ఆరెంజ్ చేస్తామండీ మీ ఫుడ్ రూమ్ తీసుకు వెళ్ళడానికి అన్నినండి ఓకే అండి అయితే మీ ఇష్టమే నాకు ఏది పర్లేదు సరే అండి ఓకే అండి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందండి అవునండి మీకు నాన్ ఏసీ కావాలంటే టెన్ థౌజండ్ అండి ఏసీ అయితే ఓకే అండి మీరు వచ్చే ముందు నాకు కాల్ చేస్తే మీ రూమ్స్ అవన్నీ కూడా ఆరెంజ్ చేస్తామండీ సరే అండి థ్యాంక్ యూ